తెలంగాణలో వాతావరణం సాధారణంగా పాక్షిక శుష్కంగా ఉంటుంది అంటే వేసవికాలంలో చాలా వేడిగా పొడిగా ఉంటుంది శీతాకాలంలో మాత్రం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది వేసవిలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా వేడిగా ఉంటుంది తేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వర్షాకాలం విషయానికి వస్తే జూన్ నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురిస్తాయి ఈ సమయంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది పర్యాటకులకు తెలంగాణను సందర్శించాలని ఉంటే మంచి సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఇరవై నుండి ముప్పై డిగ్రీల మధ్య ఉంటాయి కాబట్టి బయట తిరగడానికి సౌకర్యంగా ఉంటుంది శీతాకాలంలో చల్లటి గాలులు వీస్తాయి రాత్రిపూట కొంచెం చలిగా ఉంటుంది ఈ సమయంలో తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలను ప్రకృతిని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుంది వేసవిలో తెలంగాణను సందర్శించాలనుకుంటే ఉదయం లేదా సాయంత్రం వేళలో తిరగడం మంచిది అలాగే వర్షాకాలంలో సందర్శిస్తే వర్షాల నుండి రక్షించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి తెలంగాణలో పర్యాటకులకు సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి చారిత్రక కట్టడాలు దేవాలయాలు ప్రకృతి అందాలు చాలా ఎన్నో ఉన్నాయి వీటిని సందర్శించడానికి శీతాకాలం చాలా అనుకూలమైన సమయం